భారతదేశంలో నేడు చాలా ఉద్యోగాల కొరత ఏర్పడుతోంది అదేవిధంగా చాలామంది ఉద్యోగాల గురించి యువత ఎదురుచూస్తోంది ఉద్యోగాల గురించి చాలా అంటే చాలా యువత ఎదురుచూస్తోంది ఉద్యోగాలు ఏవి రావడం లేదు దాంట్లో యువత చాలా దీటంగా నైపుణ్యంతో ఎదురు చూస్తున్నారు భారతదేశంలో ఒకటి ఆర్మీ అనేది కూడా ఇప్పుడు అగ్నివీర్ ఫోర్ ఇయర్ చేయడం వల్ల బాగా యువత సఫర్ అవుతున్నారు వెనకా ముందు దాన్ని కంటిన్యూ చూస్తే బాగుంటుంది అదే విధంగా రైల్వే ఉద్యోగాలు కూడా రావడం లేదు

ఆ విధంగా ఎస్ఎఫ్జీడీ కూడా చాలా లేట్ చేస్తున్నారు ఈ జాబ్స్ కూడా చాలా రావడం లేదు రై సన్ రైఫల్స్ జాబ్స్ కూడా చాలా లేటుగా ఇస్తున్నారు భారత్ ద భారత ముఖ్యమైన ఉద్యోగాలు చాలా అంటే చాలా లేటుగా ఇస్తున్నారు ఉద్యోగాల విషయంలో కొంచెం మంచిగా పని చేయాలని అనుకుంటున్నాం భారత సర్కార్ కూడా చాలా మోడీ సర్కార్ కూడా చాలా బాగుంది మంచి ఎన్నో ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ ఇంకొంచెం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మరి కొంతమంది యువత కూడా స్వయంకృషి మీద నిలబడి దేశ సేవ చేయడానికి చాలామంది ఎదురుచూస్తున్నారు ఈ రోజు వరకు ఇంకా చాలా యువత ఎ చూస్తుంది ఉద్యోగాల గురించి అదే విధంగా ఉద్యోగాలు రావడానికి ఎంతో కృషితో కష్టపడి అందరూ మంచి వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటూ ఇంకా ఉద్యోగాల గురించి చాలా అంటే చాలా కష్ట పడుతున్నారు భారతదేశంలో యువత అందులో నేను కూడా కష్టపడుతున్నాను ఈ ఢిల్లీ పోలీసు అని వేశారు ఇంకా మళ్ళీ ఢిల్లీ పోలీస్ కూడా ఇవ్వలేదు ఇంకా మా ఊళ్ళో విజయ అని ఉంటాడు ఆయన సిక్స్ ఫీట్ ఉంటాడు కానీ ఉద్యోగం గురించి బాగా ట్రై చేస్తున్నాడు ఆర్మీ రెండుసార్లు ఈవెంట్ పోయింది మొన్న కొట్టిండు కానీ ఈవెంట్ సి ఎయిట్ మంత్స్ బ్యాక్ దాంట్లో మన వాడికి రీమేడికల్ రావడం వల్ల జాబ్ పోయింది మోతసిద్ధ అని ఉంటాడు అతను కూడా మెరిట్ స్టూడెంట్ ఇండియన్ నేవీలో వర్క్ చేద్దాం అని ఎంతో కష్టంగా టెన్త్ నైన్ బైఏ నైన్ పేర టెన్ పాయింట్ టెన్కు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చినాయి అతనికి చాలా క్లేవర్ స్టూడెంట్ అతను కూడా చాలా అంటే చాలా ఎంతో ఇష్టంగా చదివి కష్టమైన సముద్రాలలో పోదామని అనుకున్నాడు అతను హవాయి కుక్కర్ అయినా కూడా నాకు నేవీ కావడం ఇష్టం వైట్ అండ్ వైట్లో చూడాలని వాళ్ళ మమ్మీ డాడీ కోరిక అంట అతనికి కూడా మంచిది రావాలా మా ఊళ్ళో ఇంకో సిద్ధార్థ అని ఉంటాడు మోది అతను అయితే చాలా కఠినంగా ఆయన ఇంస్టాగ్రామ్ పేజ్ కుడా ఆర్మీ కిడ్ అని పెట్టుకున్నాడు అతనికి ఆర్మీ అంటే చాలా ఇష్టం ఈ భారత ప్రభుత్వం ఇంత యువత మా ఒక విలెజ్లోనే ఉంది ఈ అందరి గురించి మంచి అందరికీ అనుకూలంగా మంచి జాబ్స్ వేస్తే బాగుంటుంది అదే విధంగా అందరూ ఎంతో ఆనందంగా మన భారతదేశం చరిత్రను గొప్పగా చెప్పుకుంటారు ఇప్పుడు కుడా చాలా గొప్పగా ఉంది కానీ కొంచెం నిరాశ ఏంటంటే ఉద్యోగాల విషయంలోనే కొంచెం యువత నిరాశపడుతోంది విషయంలో కూడా